నమస్కారం అండి ఇది మా ఇంటిముందు ఒక చిన్న స్థలము ఉందండి ఇది ఇక్కడ ఏదన్న ఒక స్లో అంటే ఒక షెడ్డు కానీ లేదంటా లేదంటే ఎడ ఏదన్న అదే కొంచెం స్లాప్లాగ ఏదన్న వేయడానికీ ఆ అవునండి అవునండి ఇదే అండి ఏమేమి వస్తాయండి ఏదన్న ఒక రెండు రూములు అలా ఏమైన వస్తాయా లేదంటే ఒక రూము అవునంటారా

అవునండి అవును నిజమే అండి

ఆహా అంటే స్లాబ్ బెటర్ అంటారా ఓకే అండి

మామూలుగా ఇక్కడికి టోటల్గా బడ్జెట్ ఎంత అవుతుంది అండి అవునండి అవును ఆహా ఓకే అండి సరే సరే అంటే మెటీరియల్ ఏమన్న మనం కొనుక్కోవాల లేకపోతే మెటీరియల్తో కలిపి మొత్తం ఆహా ఓకే

అవున అంటే టోటల్గా అయితే ఒక రెండు లక్షలో దగ్గర పెట్టుకుంటే మొత్తం ఆహా సరే అండి ఆహా అవ్ అవునండి

అవునవును

అదే మీకు తెల్సినవాళ్ళు ఎవరన్న ఉన్నారా అంటే ఈ ఇసుక అది కొంచెం తక్కువ దరకి ఇచ్చేలాంటి వాళ్ళు మీకు తెలిస్తే తెలిసే ఉంటాయి కదా ఎక్కడ క్వాలిటీగా ఉంటుంది ఎక్కడ తక్కువగా ఇస్తారు కొంచెం ఉండి సరే అండి

సరే అండి సరే అయితే సరే అండి అదే ముహుర్తం అది ఉంటుంది కదండి అది చూసుకుని మీకు కాల్ చేస్తాను అండి అప్పుడు దాని బట్టి చూద్దురు కానీ సరే అండి